మాకు ట్రెక్కింగ్లో వాతావరణం వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అంటే చాలా ఎక్స్పీరియెన్సెస్ ఉన్నాయి సో ఎస్స్పెషల్లీ నాకు ట్రెక్కింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో నాకు ట్రెక్కింగ్ ఇష్టం కాబట్టి ఎస్స్పెషల్లీ ట్రెక్కింగ్ కోసం మన ఊటీ ప్లేస్ ఉంటుంది సో ఊటీకి వెళ్ళాము అండ్ ఊటీ ఇంకా కేరళ కూడ వెళ్ళాము అనుకోండి సో ఊటీలో మేము ట్రెక్ చేస్తుంటే సో అక్కడ ఇప్పుడు మన హిల్స్ పైన హిల్ స్టేషన్లో ఎప్పుడైనా కానీ వెదర్ చాలా కోల్డ్గా ఉంటుంది అండ్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఫాగీ ఏయిర్ మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది అండ్ అక్కడ ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే అంటే ఒక మార్నింగ్ ఒక టెన్ టూ ట్వల్వ్ వరకు ఎండ వస్తుంది అండ్ సన్ వస్తుందంటే తరువాత ఇప్పుడు వర్షం కానీ ఇంకా కోల్డ్గా ఉంటుంది సో ఇంకా దగ్గు కోల్డ్ అండ్ కాఫ్ సర్ది దగ్గు అవన్నీ అవుతుండేవి అవి కామన్ అనుకోండి సో మేము దానికి యూజ్ చేసే టాబ్లెట్స్ ఏంటంటే పారాసెట్మాల్ డోలో సిక్స్ ఫిఫ్టీ అండ్ త్రీ ఫిఫ్టీ అలా డోసేజ్ కూడా ఉంటాయనుకోండి దాంట్లో అవి వాడేవాళ్ళము సో వెదర్ కండిషన్స్ ఎప్పుడూ మనకి కావాల్సినట్టు అనుకూలంగా ఉండవు సో దానికి తగ్గట్టు మనం రెడీగా ఉండాలి సో అప్పుడు మేము నేను నేను ఊటీకి వెళ్ళాలి వెళ్ళిన తరువాత నాకు అక్కడ సర్ది అయింది సో సర్ది అంటే కోల్డ్ కోల్డ్ అండ్ కాఫ్ కూడా అయింది సో ట్యాబ్లెట్ వేసుకున్నాక అంత ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ట్యాబ్లెట్ నుంచి రాదు కాబట్టి సో అందులో ఫాస్ట్గా రికవరీ ఉండదు కాబట్టి నేను ఆవిరి ఆవిరి అంటే ఒక వాటర్ని బాయిల్ చేసి దాంట్లో ఆ వచ్చే బాయిల్ నుంచి వచ్చే వేపర్ని వేపర్లో ఒక లిక్విడ్ టైప్ క్యాప్సూల్ ఉంటుంది ఓన్లీ ఫర్ సర్ది కోసం అది సో క్యాప్సూల్ని వేసుకుని లేకపోతే జండూ బామ్ అవన్నీ వేసుకొని ఆవిరి పట్టేవాళ్ళము ఆవిరి అంటే వేపర్ సో వేపర్ తీసుకునేవాళ్ళము సో అలా తీసుకుంటే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ముక్కులో నోస్ట్రిల్స్ బ్లాక్ అయితే సర్ది ద్వారా మనం నోస్ట్రిల్ బ్లాక్ అయితే ఆ వేపర్ తీసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అలా ఒక డైలీ ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే కనుక చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది అండ్ కాఫ్ అంటే కాఫ్ అంటే ఏంలేదు అల్లం కాఫ్ కోసం మేము ఎక్కువగా యూజ్ చేసేది అల్లం సో అల్లం డైరెక్ట్ అల్లం ఇంకా అని అల్లం అంటే జింజర్ సో అల్లము అనే దాన్ని తీసుకొని హనీలో డిప్ చేసుకొని తినేవాళ్ళము కొంచెం తింటే చాలు కొంచెం గొంతులో గురగుర అనే ఒక గ్రీన్ కలర్ పార్టికల్ అనేది వెళ్ళిపోతుంది మన గొంతు కూడ వాయిస్ చాలా నీట్గా స్పష్టంగా వస్తూ వస్తుంది అండ్ అది కాకపోతే మనకు ఇంకా వేరేవి కూడ చేయవచ్చు ఏంటంటే నోరు పుక్కిలించడం అవి ఎలా చేయాలి అంటే హాట్ వాటర్ బాయిల్ చేయాలి మన రూమ్ టెంపరేచర్ పట్టుకొని రూమ్ టెంపరేచర్ అంత హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో కొంచెం వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ వన్ ఫుల్ టీ స్పూన్ ఆఫ్ ఒక చెంచా నిండుగా సాల్ట్ వేసేసి అది కొంచెం హీట్ అయ్యాక గోరువెచ్చగా గోరువెచ్చగా అంటే వార్మ్ వాటర్ సో హీట్ అయ్యాక అవి నో నోట్లో మింగి వేసుకొని గొంతుతో పుక్కిలించాలి సో పుక్కిలించి ఉమ్మేయాలి అలా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే మనకు కాఫ్ కూడ వెళ్ళిపోతుంది కోల్డ్ అండ్ కాఫ్ కూడ వెళ్ళిపోతుంది అంటే ఆ కోల్డ్ ద్వారా వచ్చిన బాక్టీరియా అంతా మన గొంతులో చచ్చిపోతుంది అండ్ అలా నేను దానితో పోరాడాను అండ్ ఇంకొక కాఫ్ అండ్ కోల్డ్కి తక్కువగా చేసేదంటే చాలా ఈజీ వే ఏంటంటే టీ అన్నమాట సో మేము ఇండియాలో స్పెషల్ ఇండియాలో టీకి చాలా ఫ్యాన్స్ ఉంటారు సో టీలో ఎలా తయారు చేసామంటే ఫస్టు

బాయిల్ అయ్యాక టీ దాంట్లో కొంచెం మిల్క్ వేసేసి దాంట్లో మేము జింజర్ అంటే అల్లం దంచి దాంట్లో వేస్తాము వేసి కొంచెం మరగపెట్టి అది తీసుకొని సో ఫిల్టర్ చేసేసి చాయిని మేము గ్లాసులో పోసేసుకుని తాగుతాము సో అలా గొంతులో చాలా ఇన్స్టెంట్ అంటే చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది అండ్ జింజర్ అనేది స్టమక్కి చాలా చాలా మంచిది అండ్ ట్రెకింగ్కి వెళ్ళినపుడు ఫుడ్డు కూడ కరెక్టుగా ఉండదు సో ఫుడ్డు అంటే ఇప్పుడు ఒక్కసారి కొన్నిసార్లు మోషన్స్ అయ్యే చాన్సస్ ఉంటాయి కొన్నిసార్లు హిల్స్టేషన్లో వెళ్ళే మనకు వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి సో అప్పుడు వామిటింగ్స్ అండ్ ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి అనే టెక్నిక్స్ కూడ యూట్యూబ్లో చూసి మేము నేర్చుకున్నాము అండ్ వామిటింగ్ సెన్సేషన్ వస్తే ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు దానికి డాక్టర్ రికమెండ్ చేయాలి డాక్టర్ రికమెండ్ చేసే ట్యాబ్లెట్ తీసుకోవాలి ఎందుకంటే మన ఏజ్ బట్టి డోసేజ్ ఇంకా ట్యాబ్లెట్స్ వేరే వేరేవి ఉంటాయి సో అండ్ ఊటీలో అక్కడ చాలా మెడికల్ షాప్స్ ఉండే ఉండే అండ్ మేము అలా ఎంజాయ్ చేసాము అండ్ ఎంజాయ్ చేసాము యాజ్ వెల్ యాజ్ ఇలా కష్టం కూడా పడ్డాము మాకు చాలా ఇబ్బంది కూడా అయింది సో కోల్డ్ కాఫ్ అనేది ఒక నార్మల్గా అందరికి అవుతుంది కానీ మోషన్స్ అయితే మాత్రం అది చాలా క్లిష్టమైన పరిస్థితి కష్టంగా ఉంటుంది బయటకి వెళ్ళలేము నడవలేము స్టమక్ పెయిన్ వస్తూనే ఉంటుంది కడుపు ఎప్పుడూ నోస్తుంటుంది సో అలా డానికి ఇంకా రెమిడీస్ అంటే ఏమి ఏంటంటే స్వీట్స్ ఎక్కువగా తినడం అండ్ యాజ్ వెల్ యాజ్ ఊటీలో ఎక్కువ ఫేమస్ అంటే కోకో సో కోకోస్ అంటే మనం చాక్లేట్ తింటాము కదా బ్లాక్ డార్క్ చాక్లేట్స్ అవి చాలా ఎక్కువగా పండుతాయి హిల్స్టేషన్స్లలో అండ్ అక్కడ మేము చాక్లేట్స్ చాలా తిన్నాము చో సో చాక్లేట్స్ తినడం వలన మాకు కొంచెం స్టమక్ పెయిన్ ఇంకా అవి తక్కువైపోయాయి అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అంటారా ఒక టూ త్రీ అవర్స్ తరువాత ట్యాబ్లెట్ వేసుకున్న తరువాత మనం కూడ ఆ వెదర్కి సెట్ అయ్యేలా మన బాడీ కూడ యాక్సెప్ట్ చేస్తుంది సో ఓకె ఎవరీథింగ్ విల్ బీ ఫైన్ మనకి లోపల ఆ శక్తి ఉంటే స్ట్రెంగ్త్ ఉంటే మనం ఎలా అయినా కంప్లీట్ చేయవచ్చు ఇవీ మాకు ఇబ్బందికరంగా ఉన్న కొన్ని అనుభవాలు ట్రెక్కింగ్లో అండ్ చాలా ట్రెక్కింగ్స్ అంటే చాలా ఎంజాయ్ చేయవచ్చు యాజ్ వెల్ యాజ్ కష్టం కూడా అవుతుంది కానీ రెండింటిని మేనేజ్ చేయాలి ఎప్పుడూ హ్యాపీనెస్ అంటే కూడ కుదరదు సో ఇలా మా ట్రెక్కింగ్ లో వచ్చిన మా బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే ఇవే అండ్ అంతే